న్యూ మోడల్స్ మొబైల్స్ ఏమైనా వచ్చాయా అండి రెడ్మీ లేవండి అంటే ఒక పదిహేను వేలు ఒక పది వేలు పదిహేను వేలలో ర్యామ్ ఎంతండి స్టోరేజ్ అండి ఇంటర్నల్ స్టోరేజ్ బ్యాటరీ బ్యాకప్ అవి బాగుంటాయా అండి కెమెరా క్ అది బావుంటుందా అండి క్వాలిటీ అవన్నీ అంటే ఫష్ట్ ఎమౌంట్ని సగం కట్టి మంథ్లీ మంథ్లీ ఈఎంఐ కట్టుకోవచ్చా అండి